నేను మాట్లాడేది అలాగే నా స్థానిక భాష తెలుగు మరియు నేను క్రమం తప్పకుండా తెలుగు భాషలో అనేక యూట్యూబ్ ఛానల్ను చూస్తాను టీవీ నైన్ తెలుగు న్యూస్ ఇది తెలుగులో అత్యంత ప్రసిద్ధ వార్తా ఛానల్ ఇది తాజా వార్తలు విశ్లేషణలు మరియు ముఖాముఖిలను అందిస్తుంది ప్రతిరోజు ఎప్పటికప్పుడు జరిగినటువంటి సంఘటనను మాకు తెలియజేస్తూ ఉంటుంది అందువల్ల టీవీ నైన్ను చూస్తుంటాను అలాగే టీవీ ఫైవ్ తెలుగు ఇది మరొక ప్రసిద్ధ తెలుగు వార్తల ఛానల్ ఇది కూడా తాజా వార్తలు విశ్లేషణలు మరియు ముఖాముఖిలను అందిస్తుంది అలాగే జీ తెలుగు ఇది తెలుగులో అత్యంత ప్రసిద్ధ సినీ ఛానల్ దీంట్లో చాలా సినిమాలు వస్తాయి ఇది తెలుగు సినిమాలు సినిమా వార్తలు మరియు సమీక్షలను అందిస్తుంది అలాగే ఆంధ్రజ్యోతి ఇది తెలుగులో ఒక ప్రసిద్ధ సామాజిక మరియు సాంస్కృతిక చానలు ఇది తెలుగు వార్తలు విశ్లేషణలు మరియు సమీక్షలను అందిస్తూ ఉంటుంది అలాగే స్టార్ మా తెలుగు ఇది తెలుగులో ఒక ప్రసిద్ధ టెలివిజన్ నెట్వర్క్ ఇది తెలుగు టెలివిజన్ షోలు మరియు సినిమాలను ప్రచారం చేస్తుంది నేను వేరే భాషల్లో కూడా కొన్ని వినోద కార్యక్రమాలను చూస్తూ ఉంటాను నాకు చాలా ఆసక్తి కూడా దాంట్లో ఆంగ్లము అనగా స్పానిష్ చైనీస్ ఇంకా చాలా చాలా చూస్తాను కానీ నేను ఎక్కువగా చూడాలనుకునేవి మాత్రం తెలుగు ఛానల్లు మాత్రమే దాంట్లో నేను బ్రేకింగ్ బ్యాన్ చూస్తాను లాకో శాండిల్ పాపిల్ అనేదాన్ని కూడా చూస్తూ ఉంటాను ఇలా చూడడం వల్ల నాకు ప్రతిరోజు సమయం అనేది గడిచిపోతూ ఉంటుంది ఇంకా అనేక కార్యక్రమాలు ఉన్నాయి అవి చెప్పాలంటే సమయం సరిపోదు కానీ ఇవన్నీ కూడా నాకు చాలా చాలా ఇష్టమైనవి వేరే భాషల్లో ఆంగ్లంలో అయితే ఎక్కువగా చూస్తాను ఆంగ్లము హిందీ భాషలు కూడా నేను తరచూ చూస్తూ ఉంటాను